నేను ఇప్పటి వరకు ఎప్పుడునూ వంటల పోటీలలో కానీ టీవీ షోలలలో కానీ యూట్యూబ్లో వీడియోలు పెట్టడంలో కానీ పాల్గొనలేదు నేను మా ఇంటి వద్దనే వంటలో నేను భాగం పంచుకొని కోడి కూరను అద్భుతముగా చేస్తానని మా పిల్లలు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా ఆదివారం వచ్చినది అంటే నాకు చేయమని మారం చేస్తారు మా పిల్లలు ఎందుకు అంటే మాకు రుచికరంగా వంట ఉంటుందని కోడికూరను అద్భుతంగా చేస్తారని నన్ను మా పిల్లలు పొగుడుతూ ఉంటే నేను అదే సంతోషముగా కోడి కూరను చేసి వాళ్ళకి పెడుతూ ఉంటాను వాళ్ళతో పాటు నేను కూర్చొని భోజనం చేస్తూ ఉంటే వాళ్ళు పడే ఆనందానికి నాకు మళ్ళీ మళ్ళీ చేయాలని కుతూహలంగా ఉంటుంది అదేవిధంగా మాతోపాటు మా భార్యామణి కూడా సంతోషిస్తూ తింటూ ఉంటే అందులో నాకు మరింత ఆనందము ఉత్సాహము వచ్చి ఎప్పుడైనా ఆదివారం వచ్చినదంటే నేను చేయటానికి కుతూహలంగా ఉంటాను అప్పుడు ఆదివారం వచ్చినప్పుడు మాంసము కానీ కోడి కూర కానీ నేనే చేయమని మా పిల్లలు చాలాసార్లు చెబుతూనే ఉంటారు అది నాకు సంతోషాన్ని ఇస్తుంది